మన గ్రామంలో ప్రజలు పిల్ల ప్రజ ప్రజలకి పోలియో రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ముఖ్యంగా మన ఇంటిని ఇంటి పక్కన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి వీలైనంత వరకు ఎప్పుడూ అన్నిటిని శుభ్రంగానే ఉంచుకోవాలి మన గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు ముందు వంట చేయకముందు కూరగాయలను కడిగి వంట చేయడం ఇలాగ చేస్తా ఇలాగా చేయడం వల్ల కూరగాయల్లో ఎన్నో రసాయనాకుల పదార్థాలు కలపుతారు అది దాని తినడం వల్ల పిల్ల చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ అనే పవర్ ఎక్కువగా ఉండదు ఆ దాంట్లో ఆ వైరస్ అట్టే అటాక్ అయ్యి పిల్లలకి అటాక్ అవుతుంది అందువల్ల వంట చేయకముందు కూరగాయల్ని కడిగి వంట చేయడంతో కొద్దిగా క్రిములు అనేది తగ్గుతుంది అలాగే పిల్లల్ని ఎప్పుడూ ఆటలాడడానికి బయటకి పంపించిన వాళ్లు ఆటలు ఆడిన వెంటనే ఎప్పుడు పిల్లలు మట్టిలోనే ఎక్కువ ఆటలు ఆడుతారు క్రిములు అనేది ఎక్కువగా మట్టిలోనే ఉంటుంది అందువలన పిల్లలు ఇంటికి రావడంతోని వారిని శుభ్రంగా ఒంటికి నీళ్లు పోసి ఆరినంత టవల్తో తీసి వాళ్ళని శుభ్రంగా తుడిచి ఉతికిన బట్టలు వేసి వాళ్లని నీటుగా ఉంచుకోవాలి అప్పుడుదా ఏ క్రిములు అనేది పిల్లలకి సోకకుండా ఉంటుంది అలాగే మనం అప్రమితంగా ఉంటే పిల్లలకి క్రిములు ఈజీగా వాళ్ళ బాడీలోకి పోయేసి రకరకాల వ్యాధులు పోలియోనే కాకుండా ఇంకా కొన్ని వ్యాధులు వస్తుంది ఎప్పుడు మనం ఇంటి పక్కన ఉండే నీళ్లు నిలవకుండా చూసుకోవాలి ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ వర్షం పడటం వల్ల చిన్న చిన్న కుట్టలు మల్ల వేస్ట్ వస్తువులు ఉంటుంది దాంట్లో వర్షం పడేటప్పుడు నీళ్లు దాంట్లో అట్టే నీలో ఉంచబడుతుంది ఆ నిలో నిలో ఉండటంతో దాంట్లో దోమలు గుడ్లు పెట్టి ఎక్కువగా విస్తారణ అయ్యి పిల్లలు కుడతా ఉంటుంది ఆ కుట్టడం వలన పోలియో అనే వ్యాధి అదే పోలియోనే కాకుండా ఇంకా రకరకాల వ్యాధులు వస్తూ ఉంటుంది అలాగా రాకుండా ఉండాలంటే నీటి మీద ఏదైనా ఆయిల్ స్ప్రే చేయడం ఎక్కువ వాటర్ ఉంటే దాన్ని మనం వేరే దారికి మళ్లించలేము అట్టాంటప్పుడు నీటి మీద ఆయిల్ స్ప్రే చేయడం అలాగేనా కాకుండా లేకపోతే నీరు వెళ్లే దారి ఉంటే దాని వేరే దానికి మళ్లించడం అనేది చేస్తూ ఉండాలి ఇలాగా నీటినిలకుండా ఉంచుకోవాలి ఇంటి ముందు పక్కనంత అప్పుడుదా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు